రచ్చబండ అంటే గ్రామంలోని పెద్దలు ముఖ్యమైన వ్యక్తులు అందరూ ఒక్క చోట చేేరి గ్రామానికి సంబంధించిన సమస్యలను చర్చించి పరిష్కరించే ఒక వేదిక ఇది ఒకప్పుడు గ్రామాల్లో చాలా సాధారణంగా కనిపించేది కానీ ఇప్పుడు ఈ సాంప్రదాయం క్రమంగా కనుమరుగవుతుంది రచ్చబండ కనుమరుగవడానికి కారణాలు పట్టణీకరణ చాలామంది గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళడం వల్ల గ్రామీణ జీవన శైలి మారుతుంది సాంకేతికత సెల్ఫోన్లు ఇంటర్నెట్ వంటి సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ప్రజలు మునపటిలా కలిసి కూర్చుని మాట్లాడుకోవడం తగ్గింది న్యాయవ్యవస్థ ఇప్పుడు ప్రతీ సమస్యకు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉండడంతో ప్రజలు రచ్చబండల కంటే వాటిపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు వ్యక్తిగత జీవితాలు ప్రజలు వ్యక్తిగత జీవితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సామాజిక సమావేశాలకు సమయం కేటాయించడం తగ్గింది కుటుంబ వ్యవస్థల్లో మార్పులు ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరగడంతో సామాజిక బంధాలు బలహీన పడుతున్నాయి రచ్చబండ కొనసాగితే దాని గురించి కొన్ని గ్రామాల్లో ఇంకా రచ్చబండ సాంప్రదాయం కొనసాగుతుంది అక్కడ గ్రామస్థులు తమ సమస్యలను చర్చించుకుంటారు వివాదాలను పరిష్కరించుకుంటారు రచ్చబండలు గ్రామ పెద్దలు అనుభవజ్ఞులైన వ్యక్తులు తీర్పులు ఇస్తారు నేను రచ్చబండపై తీర్పు ఇచ్చే కార్యక్రమం చూసిన అనుభవం గురించి చెప్తాను ఒకసారి మా గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య భూవి భూమి తగాదా వచ్చింది ఇద్దరు రచ్చబండకు వచ్చి తమ వాదనలు వినిపించారు గ్రామ పెద్దలు ఇద్దరి వాదనలు విని పాత రికార్డులను పరిశీలించి సాక్షాలను విచారించి న్యాయమైన తీర్పు ఇచ్చారు ఇద్దరు ఆ తీర్పును అంగీకరించారు ఇలాంటి సంఘటనలు ఇంకా కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి రచ్చబండ అనేది మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఇది గ్రామీణ ప్రజలకు న్యాయం అంద మించడంలో సామాజిక సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించింది అయితే కాలక్రమేణా ఇది కనుమరుగవుతుంది ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది